హలో చెప్పండి మేడం అవును మేడం అడ్మిషన్స్ ఉన్నాయి మేడం ఎంతమందిని జాయిన్ చెయ్యాలనుకుంటున్నారు ఏ స్టాండర్డ్స్ మేడం ఓకే మేడం జాయిన్ చేసుకోచ్చు అడ్మిషన్స్ ఉన్నాయి డే స్కాలరా హాస్టలా మేడం అడ్మిషన్ ఫీజ్ వచ్చేసి అడ్వాన్స్గా మేము ట్వెంటీ థౌజండ్ కట్టించుకుంటాము మేడం అడ్మిషన్ ఫీజ్ ఒకటే మ్యామ్ నార్మల్ ఫీజ్ వచ్చేసి డే స్కాలర్స్కి అయితే ఎల్కేజీ క్లాస్కి వచ్చేసి డే స్కాలర్కి ఎయిటీ థౌజండ్ ఉంటుంది మ్యామ్ హాస్టల్కి అయితే లక్షా ఇరవై వేలు ఉంటుంది మ్యామ్ ఇక యూ సెకండ్ క్లాస్ అబ్బాయికొచ్చేసి డే స్కాలర్ ఫీజ్ వచ్చి లక్ష ఉంటుంది మేడం హాస్టల్ ఫీజ్ వచ్చి లక్షా యాభై వేలు ఉంటుంది ఫుడ్డు స్టడీ మిగతా అన్ని బాగుంటాయి మేడం ఇకా ఫుడ్డు విషయానికొస్తే మీరు మీకు కన్వీనియెంట్గానే ఉంటుంది మేడం మీరు పిల్లకాయలకి బాక్స్లో భోజనం పంపిస్తారంటే బాక్స్లో లేదంటే మా స్కూల్లోనే మిడ్డే మీల్ ఫోగ్రామ్ ఉంటుంది మధ్యాహ్నం పూట వాళ్ళకి భోజనం మేమే పెడతాము ఒకవేళ వ్యాన్స్ కానీ ఎర్లీగానే వచ్చేస్తాయి అంటే మార్నింగ్ టిఫిన్ కూడా ఎలిజిబిలిటీలో ఉంటుంది మ్యామ్ ఈవినింగ్ కరెక్ట్గా ఫైవ్కల్లా మీ పిల్లకాయలు మీ ఇంటికాడ ఉంటారు మ్యామ్ సేఫ్గా యెస్ మా స్టడీతో పాటు మా స్కూల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి మ్యామ్ లైక్ కల్చరల్ ఫంక్షన్స్ చేస్తాము గేమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాము పిల్లకాయలు ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళు ఏమి చెయ్యాలనుకుంట్నారో వాళ్ళతో కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది పైగా పేరెంట్స్ టు టీచర్స్కి అయితే బెస్ట్ కమ్యూనికేషన్ ఉండేటట్టే చూసుకుంటాము మ్యామ్ ఎందుకంటే మీ మేము ఎంత టైం వాళ్ళతో స్పెండ్ చెయ్యాలో మీరు కూడా అంతే టైం స్పెండ్ చెయ్యాలి కాబట్టి మీతో కూడా మా కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది మ్యామ్ ఇంకా స్పోర్ట్స్ విషయానికొస్తే స్విమ్మింగ్ ఉంటుంది మామూలుగా పిల్లకాయలకి యాక్టివ్ పోగ్రామ్స్ ఉంటాయి క్రియేటివ్ థింకింగ్ అవి ఉంటాయి పెయింటింగ్స్ నేర్పిస్తాము డ్రాయింగ్ వాళ్ళకి నచ్చిన కరిక్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటట్టుగా ఉంటాయి ఈ ఈజీగా ఒక వన్ ఇయర్లో ఫైవ్ టు సిక్స్ కర్ ఎక్స్ట్రా కల్చర్ కల్చరల్ యాక్టివిటీస్ చెయ్యిస్తాము ఫెస్టివల్స్కు కొన్ని స్కూల్లోనే జరిగేటట్టు వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టు మిగతా స్టూడెంట్స్తో ఈజీగా కలిసిపోయేటట్టుగా యాక్టివిటీస్ ఉంటాయి మ్యామ్ అలాగే మ్యామ్